రాష్ట్ర ప్రభుత్వ పాలన గురించి మాట్లాడుకోవాలంటే చాలామంది అసంతృప్తితోనే ఉన్నారు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం గురించి మాట్లాడుకోవాలంటే సూపర్ సిక్స్ అని చెప్పి ఏదో చెప్పారు స్టార్టింగ్ ఎలక్షన్ గెలిచిన తర్వాత ఫ్రీ బస్సు అన్నారు తర్వాత అమ్మవడి అని చెప్పారు ఇంకా రకరకాలు అయినాయి చెప్పారు గ్యాస్ సిలిండర్ అన్నారు ఏ ఒక్కటి ఎవరికీ అందట్లేదు అందరూ అసంతృప్తితోనే ఉన్నారు ఎందువలన అంటే పోయిన గవర్నెన్స్లో తీసుకుంటే వాళ్ళు ఎన్నో రకాల పథకాల్ని అమలు చేశారు అన్నీ పథకాలు అందరికీ అందేలాగా వాళ్ళు త్రోడ్పడ్డారు అమ్మవడి అని చెప్పారు అయ్యి వచ్చినియి పిల్లలకి విద్యా దీవెన అని చెప్పారు అదీ వచ్చింది పెన్షన్ అని చెప్పారు ఇంటింటి పెన్షన్ అన్నారు అదీ వచ్చింది రేషన్ ఇంటింటికి రేషన్ అన్నారు అది వచ్చింది నలభై సంవత్సరాలు దాటిన ఆడవాళ్ళకి వాళ్ళకి డబ్బులు ఇచ్చారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల వాళ్ళన్నీ ఇచ్చారు మన దేశంలో మన రాష్ట్రంలో తీసుకుంటే దేశం గురించి పక్కన పెట్టండి రాష్ట్రమే తీసుకుంటే పోవర్టీ లైన్లో బిలో పోవర్టీ లైన్లో ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఏదొక పని చేసుకొని బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఈ పథకాల వల్ల ఎంతో కొంత వాళ్ళకి కొంచెం ఊరట దొరికింది అలా మాట్లాడుకుంటే మనం ఎన్నో రకాలైన నిబంధనలతో వాళ్ళు చేసిన ఇవన్నీ మనం మాట్లాడు అని అనుకుంటున్నాం